హలో నమస్తే నేను ఎక్స్ వై జెడ్ రెస్టారెంట్తోనేనా అండి మాట్లాడేది ఈరోజు ఆదివారం కదా మీ రెస్టారెంట్ మూసి ఉందా లేదా తెరిచి ఉందా అని కనుక్కోవడానికి కాల్ చేశాను మీ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుందని బయట నేను విన్నాను మీ రెస్టారెంట్ నుంచి ఆహారం ఆర్డర్ చేయాలని నేను అనుకుంటున్నాను దానివల్ల రెస్టారెంట్ తెరిచి ఉందా మూసి ఉందా అని తెలుసుకుందామని కాల్ చేశాను మేము విజయనగరం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరులో ఉంటాము ఇక్కడికి మీ యొక్క రెస్టారెంట్ డెలివరీ ఉంటుందా లేదా కనుక్కొని చెప్పండి ఒకవేళ ఉన్నలెక్క అయితే ఏ యాప్లో మీరు ఫుడ్ డెలివరీ చేస్తున్నారో ఆ యాప్ యొక్క లింకు నాకు పెట్టండి ఆ లింకులో నేను ఆర్డర్ చేసుకుంటాను మా ఊర్లో రోడ్లు సరిగ్గా బాగోడం బాగోకపోవడం వల్ల ఎటువంటి సౌకర్యాలు కలగటం లేదు దాని వలన నేను మీకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అడుగుతున్నాను ఒకవేళ డెలివరీ ఉండేలెక్క అయితే కాల్ చేసి మీరు యొక్క యాప్ది పెట్టండి